నా జీవితంలో నేర్చుకున్న కొన్ని ముఖ్యమైన పాఠాల్లో గౌరవించడం ప్రేమించడం పెద్దలని ఉపాధ్యాయుల్ని గౌరవించడం అని నేర్చుకున్నాను చిన్నల్ని ప్రేమించడం అని నేర్చుకున్నాను ఈ రెండూ కూడా నా జీవితాన్ని చాలా బాగా ప్రభావితం చేశాయి